నేను ఇంట్లో స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటాను సరదాగా నేను జాబ్ చేస్తాను కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఇవి కూడా చేస్తూ ఉంటాను ఇది నాకు చాలా ఇష్టమైన పని రిలాక్సేషన్గా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ మీద వర్క్ వేయడం కూడా నేను చేస్తూ ఉంటాను నేను నేర్చుకోవాలి అనుకుంటున్న అనుకుంటుంది ఏంటంటే నాకు ఒక లక్ష్యం అనేది ఉంది అదేంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను దీనివల్ల నా పని అనేది మరింత సులభంగా అవుతుంది నా ఫ్రెండ్స్కి ఇంకా నాకు తెలుసున్న వాళ్లకి బంధువులకు కూడా నేను ఈ ఎంబ్రాయిడరీ అనేది చేస్తూ ఉంటాను బ్రైడల్ ఎంబ్రాయిడరీ అనేది ఇప్పుడు వస్తూ ఉంటుంది అంటే పెళ్లికూతురులకు సంబంధించినటువంటి బ్లౌజులకు వర్క్ చేసే పని అది చాలా మెలకువ కలిగి ఉంటుంది అది నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను అంతేకాకుండా నేను భవిష్యత్తులో ఒక మంచి స్టిచ్చింగ్ నేర్పించే వ్యక్తిగా ఎదగాలని ఇంకా ఇలాంటివి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కొనుక్కుని దానికి సంబంధించినటువంటి మెలకువలు నేర్పించే ఒక టీచర్గా ఉండాలని నా ఆశ